మా ప్రాంతంలో ఎక్కువగా మేము కూరగాయలను పండిస్తాము వివిధ రకమైన కూరగాయలను మేము మంచి దిగుబడితో పండిస్తాము టమాటాలు వంకాయలు బెండకాయలు దొండకాయలు పొట్లకాయలు కాకరకాయలు ఇలాంటి వివిధ రకమైన కూరగాయలు మేము పండిస్తాము అలాగే వీటి దిగుబడి కూడా ఎక్కువగా వచ్చేటట్టు మేము బాగా కష్టపడతాము ఇలా వచ్చిన ప్రతీ పంటని మేము మార్కెట్కి తీసుకెళ్ళాలంటే మాకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాటిలో మార్కెట్ అనేది చాలా దూరం అయిపోతుంది అలా దూరంగా ఉన్న మార్కెట్కి మా కూరగాయలు తీసుకెళ్ళాలంటే మాకు ఇబ్బందిగా ఉండే ఉంటుంది అలాగే ఆ కూరగాయలని మేము ఒక ఆ బండిలో ఎక్కించి ఆ బండి నుంచి మార్కెట్కి తీసుకెళ్ళి ఆ మార్కెట్లో ఆ మార్కెట్ యజమానులతో ఆ మా కూరగాయలను అమ్ముతాము అలా అమ్మిన కూరగాయలు తో వచ్చిన ఆదాయాన్ని ఆటో వాళ్ళకి కొద్దిగా అలాగే యార్డ్లో ఉన్న మార్కెట్ యజమాన్యాలకి కొద్దిగా ఇచ్చిన తరువాత వచ్చిన ఆదాయంలో మాకు కొద్దిగా మిగులుతుంది అలా మాకు కొంచెం నష్టం ఏర్పడుతుంది అలాగే ఈ బండివాళ్ళు కూడా మాకు సమయానికి రారు అంటే మాకు పంట చేతికి వచ్చినప్పుడు బండి వాళ్ళు కూడా సహకరించారు కొన్నిసార్లు వాళ్ళు సమయానికి రారు అలాంటప్పుడు పంట కూడా చేజారిపోతుంది పంట పాడైపోతుంది ఇలా ఇదంతా మాకు మార్కెట్ దూరంగా ఉండటం వల్ల జరుగుతుంది కొన్నిసార్లు వ్యాపారులు కూడా మాకు సహకరించరు బండి లోపలికి రానివ్వరు కొన్నిసార్లేమో టోకెన్స్ తీసుకోవాలి అంటారు కొన్నిసార్లేమో అన్ని ఇదే ఇది అని చెప్తారు చాలా వరకు ఇబ్బందులే ఉంటాయి అలాగే కొన్నిసార్లు రోడ్లు కూడా బాగుండవు అలాంటప్పుడు కూరగాయలు కూడా కొన్ని క్రింద పడిపోతూ ఉంటాయి వాటి వల్ల మాకు ఇంకా కొంచెం నష్టం వస్తుంది ఈ బండి వాళ్ళు కూడా వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అలా ఇచ్చిన ప్రతీసారి అడుగుతూనే ఉంటారు వాళ్ళకి ఇస్తూనే ఉంటాము ఇలా తీసుకెళ్ళిన ప్రతీసారి వాళ్ళకు కొద్దిగా డబ్బులు ఇవ్వాలి అలాంటప్పుడు మాకు కొంచెం నష్టం ఏర్పడుతుంది వాళ్ళు డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ మార్కెట్ దూరం అయిపోతుంది కాబట్టి దూరం ఉన్న మార్కెట్కి మా కూరగాయలు తీసుకెళ్ళాలి అంటే ఏదో ఒక బండి కావాల్సిందే అందుకని వాళ్ళు అడిగిన డబ్బులు మేము ఇవ్వాల్సి వస్తుంది అలాగే వ్యాపారులు కూడా మాకు తగిన ధరలు వేయరు లాభాన్ని చేకూరుస్తలేరు చేకూరుస్తలేరు వాళ్ళు కూడా వాళ్ళ స్వభావాన్ని అక్కడ చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ లాభాలు వచ్చేటట్టు చూసుకుంటున్నారే కానీ రైతులకు మంచి లాభదాయకంగా వచ్చే వ్యవసాయ వ్యాపారం చేసే చేయడం లేదు వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుకొని కుమ్మక్కై వాళ్ళు వాళ్ళు మంచి మంచి ధరలతో మాటలు పెంచుకొని వాళ్ళు వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు మాకు ఏమో నష్టం వస్తుంది ఇలాంటి మద్దతు మధ్యలో వచ్చే వాళ్ళందరూ మా దగ్గర నుంచి కొంచెం కొంచెంగా అన్ని లాభాన్ని తీసుకొని మాకు నష్టం వచ్చేటట్టు చూస్తున్నారు ఇలా మా ప్రాంతంలో చాలా వరకు అయింది ఇలా జరిగినందుకు చాలామంది బాగా ఇబ్బందులు పడి వ్యవసాయం మానేసి వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని మార్కెట్లను మా ప్రాంతంలో కూడా పెడితే బాగుండేది అని మా సర్పంచ్తో మాట్లాడాను ఆయన కూడా ఏదో చూస్తా అన్నారు మా సర్పంచ్ కూడా కొంచెం సాయం చేస్తే కనుక మంచిగా అయ్యేది అలాగే కొన్నిసార్లు బండి వాళ్ళు కూడా మాకు సహాయం చేయరు ఎందుకంటే అక్కడ డిమాండ్ ఎక్కువ వాళ్ళకి మేము ఇక మా ప్రాంతంలో చాలామంది రైతులు ఉంటారు కదా వాళ్ళందరికీ అతని అంటే బండి తీసుకెళ్ళి మార్కెట్కి తీసుకెళతారు అందుకని అతను సమయానికి మనకు కావాల్సిన సమయంలో ఏ అందుబాటులో ఉండడు అలాంటప్పుడు మనం పంట కూడా కొంచం దెబ్బతింటుంది అలా దెబ్బతిన్న పంటని ఎవరూ కొనరు అప్పుడు మనకు నష్టం ఏర్పడుతుంది మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ చాలా తక్కువ ఇలా జరిగిన ప్రతీసారి నష్టం ఏర్పడుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే మనకు మంచి సమయంలో మార్కెట్ కూరగాయలనేవి దిగుబడి రావాలి అలాగే బండి అనేది అందుబాటులో ఉండాలి మార్కెట్కి సరైన సమయంలో తీసుకెళితే మంచి ఆదాయంతో మార్కెట్ యాజమాన్యాలు మనకు సహాయం చేస్తారు బండితో పాటు ఉండే కూలి వాళ్ళు కూడా మనకు చాలా ఇబ్బంది పెడతారు అలాగే ఎందుకంటే కూలివాళ్ళు కూడా మంచిగా సమయానికి రారు వాళ్ళకు కావాల్సిన డబ్బులు ఇస్తేనే కానీ వాళ్ళు కూడా రారు వాళ్ళు సరిగ్గా పని చేయరు వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇచ్చి వాళ్ళ కూలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బండివానికి డబ్బులు ఇచ్చి ఇలా మన లాభంలో చాలా వరకు నష్టం ఏర్పడుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే మాకు మార్కెట్ దగ్గరలో ఉంటే బాగుండు అని ఒక చిన్న ఆశ అలా ఉంటే బాగుండేదని అందరు కోరుకుంటున్నాము